హలో నమస్తే మ్యాడం చెప్పండి అవునండి

ఈ పొగాకు పండించడం చూద్దాం అనుకుంటున్నారా అండి పొగాకనేది ఎక్కువుగా మాకు నెల్లూరు రాజమండ్రి పాడేరు అరకు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో బాగా పండిస్తారండి ముఖ్యంగా కొండప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు మనకు శ్రీశైలం ఫారెస్ట్లో కూడా ఎక్కువగా పండిస్తున్నారండి ఇది ఎక్కువగా రైతులు పండించి కోతకోసి వాటిని ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత కట్లగా అమ్ముతారండి వీటిని ఒక తాటాకు బుట్టలో ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసిన తర్వాత మ్యాగ్జిమం ఎక్కువగా మనకు కంపెనీలకి పంపిస్తారు అమ్ముకుంటారు మనకి నెంబర్ వన్ క్వాలిటీ అంత కూడా కంపెనీలకి అమ్ముతారు నెంబర్ టు క్వాలిటీ మొత్తం కూడా లోకల్ మార్కెట్లో అమ్ముకుంటారండి వీటిలికి లోకల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందండి ఎక్కువ సిగరెట్ కంపెనీలకు కూడా ఎక్కువగా పంపిస్తుంటారు మీరు ఎంతమంది వస్తున్నారండి ఫైవ్ మెంబర్స్ వస్తారా మ్యాడమ్ ఎన్ని రోజులు ఉంటారండి ఓకే మ్యాడం అదే మీరు వస్తే ముందు కాల్ చేస్తే మీకు మీకు రూము అదే విధంగా ఫుడ్డు అన్నీ మేము అరేంజ్ చేస్తామండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫైవ్ మెంబర్స్ సరిపోయేలాగా మీకు ఒక ఎస్యువి కారు బుక్ చేస్తాను మీకు త్రీ డేస్కి కలిపి మనిషికి ఏడు వేలు అవుతుంది మ్యాడమ్ అన్నీ చూపిస్తామండి మొత్తం ఎక్కడెక్కడ పండిస్తున్నారు అని చూపిస్తాము మీకు ఒకొక్క ఏరియాలో ఒక్కొక్కలా పండిస్తారు అందుకోసమే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూపిస్తాము మీరు ఎక్కడ నచ్చితే అక్కడ చూసి మీరు ఫోటోస్ దిగొచ్చు మీరు ఎంజాయ్ చేయచ్చు ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం